నేను వెళ్ళిన అత్యంత ఆసక్తి కరమైన ప్రదేశం వైజాగ్ విశాఖపట్నం నాకు చాలా ఇష్టమైన ప్రదేశం ఎందుకంటే నేను తరుచుగా వెళ్తూ ఉంటాను నాకు అక్కడ వాతావరణం అంటే చాలా ఇష్టం నాకు అక్కడున్న ఒక సముద్రం అక్కడ ఆడుకోవడం కానీ అక్కడున్న మా స్నేహితులతో సమయం గడపడం కాని నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అందుకే నేనుఎప్పుడు సమయం దొరికిన అక్కడికి వెళ్ళాలనుకుంటాను అక్కడ ఉన్న కొద్ది రోజులైనను ఎంతో ఆనందంగా గడుపుతాను నాకు ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తాను వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక మరి ఆనందం సంతోషం తెలియకుండానే నాలో ఉంటుంది తిరిగి రావాలి అనిపించదు ఆ యొక్క సముద్ర తీర ప్రాంతం అయితే చాలా మేము ఆనందిస్తాం అక్కడ గడిపే సమయం అందరితోపాటు ఆడుకోవడం కాని మరి తినడం కానీ మాకు చాలా ఆనందం మరి అక్కడ ఉండే మనుషులు కాని ఏంతో ప్రేమ కలిగి ఉంటారు మా స్నేహితులు వాళ్ళ బంధువులు మా స్నేహితులు కాని నన్ను ఎంతగానో ప్రేమిస్తారు ఆ ఊరు నేను ఎప్పుడు వెళ్ళినా నేను చాలా సంతోషంగా ఉంటాను ఎక్కువ రోజులు అక్కడ గడపడానికి నేను ప్రయత్నిస్తాను నేను అక్కడ అనేకమైన ప్రదేశాలు కొత్తవి చూడడానికి వెళ్తాను వెళ్ళినప్పుడు ఏదో తెలియని ఆనందం నాలో ఉంటుంది నా స్నేహితుడు కూడా నన్ను ఎంతో ఆనందంగా గడపడానికి చూస్తారు అది ప్రేమ వాళ్ళ ఆప్యాయత నా పట్ల ఎక్కువగా చూపిస్తారు అలాగే మేము వెళ్ళిన ప్రతిసారి ఎంతో సంతోషంగా ఆడుకుంటాం ఒక విధమైన సంతోషం నాలో ఉంటుంది అందుకని నాకు విశాఖపట్నం అనే ఈ యొక్క ఊరు నాకు చాలా ఇష్టం ఎప్పుడు వెళ్ళినా అలాగే హుడా పార్క్ కూడా నాకు చాలా ఇష్టం నేను చాలాసార్లు వెళ్ళి నప్పటికీ వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్త అనుభూతి నాలో ఉంటుంది మళ్ళీ ఎప్పుడు సమయం దొరికినా నేను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను యా నాకు అక్కడ తిరగడానికి ఎంతో ఆసక్తి ఉంటుంది అందుకని నేను విశాఖపట్నం అనే ఒక ప్రాంతాన్ని చాలా ఇష్టపడతాను అక్కడి వెళ్ళడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాను అక్కడ ఉండడానికి కాని అక్కడ గడపడానికి కాని ఎంతో ఆసక్తి చూపిస్తాను నాకు విశాఖపట్నం అంటే విపరీతమైన ఇష్టం